మేము ఒక రోజు విహరించడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రదేశంలో నేను ఒక డైనింగ్ టేబుల్ని చూశాను అక్కడ ఆ డైనింగ్ టేబుల్ నాకు చాలా బాగా నచ్చింది ఎంత నచ్చింది అంటే ఎంత ధరైనా సరే దాన్ని కొనుక్కోవాలి అన్నంత బాగా నచ్చింది అలాగే దాని ధర ఎంతో ఎక్కువ ఉన్నా తర్వాత కూడా నేను దానిని కొనుక్కున్నాను కానీ ఆ వ్యాపారస్తుడు నాకు చెప్పిన దాని ప్రకారం దాని నాణ్యత అంత బాగా లేదు కొనుక్కున్న కొన్ని రోజులకే దాని నాణ్యత అనేది చాలా తగ్గిపోయింది దాని రంగు చాలా వరకు పోయింది అలాగే దానిపైన గీతలు రావడం కూడా వచ్చాయి ఆ అమ్మకం దారుడు చెప్పినట్టుగా అది ఎక్కువ ద బరువును తీసుకోలేకపోయింది ఇది నాకు ఎంతో ధర పెట్టి కొనుక్కున్న ఎంతో నచ్చి కొనుక్కున్న దాని అందం అనేది కొన్ని రోజులకి పోతూ వచ్చింది